నేను ఇటీవల ఒక మూడు నెలల క్రితం ఓరియంట్ అనే కంపెనీ నుండి రెండు ఫ్యాన్లనేవి కొనుగోలు చేయడం జరిగింది ఒక్కొక్క ఫ్యాను దాదాపు అది పదహారు వందల రూపాయలు పడింది అంటే రెండు ఫ్యాన్లకి కలిపి మూడు వేల మూడు వందల దాకా నాకు కొనుగోలు జరగడం జరిగింది అది నేను కొనుక్కుని వచ్చి ఇంట్లో ప అతికించడం అంటే జరిగింది ఫ్యాన్లు కొత్త ఫ్యాన్లు తగిలించడం అయితే జరిగింది దాంట్లో ఒక ఫ్యాన్ ఇప్పుడు స్లోగా తిరుగుతోంది మూడు నెలల నుంచి ఎందుకంటే అది లోపల ఏమైందో తెలీదు నేను ఎలక్ట్రీషియన్ని పిలిపించి మరీ చూపించాను కాకపోతే అది ఎన్నిసార్లు చూపించినా కూడా మళ్ళీ మళ్ళీ అది రిపేర్ అనేది రావడం జరుగుతోంది మరీ అంత డబ్బు పెట్టి కొన్నది కూడా మూడు నెలలకే ఇలా పోవడం అనేది నాకు చాలా బాధాకరం కొనుగోలు చేసిన దగ్గరకెళ్ళి ఇలా చెప్తుంటే ఇలా మీ ఫ్యాన్ ఇలా రిపేర్ వస్తుందండి అన్ని మాట్లు అని చెప్పి చెప్తుంటే ఆయన ఏమంటున్నారంటే ఆన్లైన్లో మీరు పెట్టండి రిపేర్ వాళ్ళు వచ్చి చేస్తారు అని అంటున్నారు కంప్లయింట్ అనేది ఆన్లైన్లో పెట్టాలంటా కాకపోతే పెడదామంటే మరి వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండట్లేదు కంప్లయింట్ అయితే నేను ఇప్పటికీ ఒకటి రెండు సార్లు పెట్టాను కాకపోతే అది మాత్రం సరిగ్గా తీసుకుని రావడం లేదు వాళ్ళు కంప్లయింట్ అయితే నేను డబ్బులిచ్చి బయట ఎలక్ట్రీషియన్ ద్వారా చేయించుకోవడం తప్పితే వాళ్ళు మాత్రం వచ్చి చేసింది లేదు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇది మూడు నెలలకే పోవడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తోంది మళ్ళీ మళ్ళీ తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బందే కదండి ఇలాంటి ఫ్యాన్లు కొనుక్కోవాలంటే అంత డబ్బు పెట్టి కొనుక్కున్నది కాస్తా ఇలా పోవడం అనేది నాకు కొంచెం బాధగా అనిపించి ఇంక మళ్ళీ ఎలక్ట్రీషియన్ని తీసుకుని వచ్చి నేను బాగు చేయించుకున్నాను దాన్ని దాదాపు అది బాగు చేయించడానికి మళ్ళీ ఆ ఎలక్ట్రీషియన్ కూడా రు పట్టికి రెండేసి వందలు మూడేసి వందలు తీసుకున్నాడు ఇంక ఏదైతే అది అయ్యిందని చేయించాను మళ్ళీ అది రిపేర్ ఎప్పుడు వస్తుందో ఇంక చూడాలి